నేను తీసిన ఒక పిక్లో అనేది నేను ఒక న్యాచురల్గా ఒక పిక్ అనేది తీశాను అన్నమాట ఉప్పటికి ఆ పిక్ అనేది నా వాల్ పేపర్ ఉంటుంది నా ఫోన్కి వాల్ పేపర్ ఉంటుంది అన్నమాట ఆ పిక్ అనేది నాకు చాలా ఇష్టం నేను ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ వచ్చినా కొత్త ఒక రీసెంట్ టైంలో అయితే మేము అరకు వెళ్ళడం జరిగింది అరకు దగ్గరలో ఉన్న ఒక చిన్న గ్రామానికి మేము వెళ్ళడం అనేది జరిగిందన్నమాట మాకు అలాంటి పల్లెటూరిలో ఉండడం అనేది చాలా ఇష్టం సో మేము అరకు దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరికి వెళ్ళాము అక్కడ ఏంటంటే చాలా చిన్న చిన్న ముక్కలు పువ్వులు కూడా వాటికి చాలా బాగున్నాయన్నమాట సో నేను చాలా అ అక్కడికి వెళ్ళోద్దామా పాములు కట్టే ఎక్కువ ఉంటాయి కా మళ్ళీ కాటు వేస్తారు వద్దు చాలా కొంచెం కష్టంగా ఉంటుంది అంత దగ్గరగా వెళ్ళొద్దు మీరు పాములుంటాయి అలాగే జెర్రిలు అలాంటివి కూడా ఉంటాయి ఎందుకు వాటి దగ్గరికి వెళ్ళదు మీరు అని చెప్పేసి అన్నారు కానీ నేను రిస్క్ చేసి మరి వెళ్ళి ఫోటో తీశాను అది చాలా బాగా వచ్చింది అ అన్నమాట అక్కడికి అక్కడికి వెళ్ళి నేను తీసిన ఫోటో ఆ ఫోటో తర్వాత ఏంటంటే ఎన్నిసార్లు క్లిక్ చేసినా సరే నేననుకునే టైప్లో ఆ ఫొటోస్ అనేవి రాలేదన్నమాట చాలా సేపు అంటే చాలా సేపు టైం పట్టింది సో అలా టైం పడుతుందని చెప్పేసి చాలా సేపు నేనలాగే నాకు నచ్చి నాకే పోస్టులో కావాలో ఆ పోస్టులో అంటే అక్కడ అందరూ అమ్మ చీకటి పడిపోతుంది పాములు తిరుగుతాయి వచ్చేయండి వద్దు ఇక్కడ ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు వచ్చేండి వచ్చేండి అనంటే ఇంకా ఒక్కే ఒక్క ఐదు నిమిషాలండి ట్రై చేస్తాను రాకపోతే వచ్చేస్తాను అని చెప్తే అప్పుడు లాస్ట్లో నాకు తగ్గట్టు నేను ఇమ్యాజిన్ చేసుకున్నట్టు నాకు నేను తీసిన పిక్ వచ్చిందన్నమాట